హలో చెప్పండి హలో అండి నేను జిమ్లో జాయిన్ అవ్వాలి జిమ్లో జాయిన్ అవ్వాలండి నేను పోలీస్ ట్రైనింగ్ తీసుకోవచ్చు అనుకుంటున్నాను అడ్రస్ చెప్పండి ఓకే అండి నేను ఐపిఎస్ ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటున్నాము

ఎస్ అండి వెయిటు ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రోపర్గా తెలీదండి నేను జిమ్కి వచ్చినాకే తెలుస్తుంది రేపే అండి ఓకే అండి ఏమన్న ఫుడ్ గురించి ఏమన్న చెప్పగలరా ఏమన్న ఫుడ్ గురించి ఏమన్న తీసుకోవాలని ఓకే అండి ఓకే అండి మీరు ఇస్తారా మేము కొనుక్కోవాలా థ్యాంక్ యూ అండి ఓకే అండి ఓకే అండి పర్ మంత్ ఎంతండి ఫీజు ఓకే అండి ఓకే అండి అంటే ఫస్ట్ జాయినింగ్ రోజే కట్టాలా బిల్లు ఓకే అండి పే చేస్తాము ఓకే అండి మీరు ఎన్ని మంత్స్ రావాలని అనుకుంటు చెప్తారా మేము ఎన్ని మంత్స్ వస్తే బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి